డాక్టర్గారా అండి మాట్లాడేది నేను మీ డాక్టర్ యా యాడ్ని చూసి కాల్ మీది డాక్టర్ క్లినిక్ ఎక్కడ ఉంటుంది అండి ఇది ఏం పేరు ఉంటుంది అవునా క్లినికా

ఇక్కడ అవునా క్లినిక్లో స్కిన్డ్ సంబంధించినవి చూస్తారా ఏమేమి చూస్తారు అండి స్కిన్కి అవునా స్కిన్ పైన అంటే నాకు తలలో పైన నాకు చాలా డిసీజెస్ అది ఫుల్ పుండ్ల లాగా వచ్చినాయి పుండ్లలాగా వచ్చి దానికి పైన స్కిన్ అనేది ఎండిపోతుంది మళ్ళీ అది రాలిపోతుంది డాండ్రఫ్లాగా అవుతుంది పుండ్ల లాగా పుండులాగా అయ్యి డాండ్రఫ్లాగా అయిపోతుంది స్కిన్ అనేది ఓకే నేను అడ్రస్కి వచ్చేసా వచ్చినాకా చూసుకో చూపించుకుంటాను రేపు వస్తాను ఓకే ఓకే అండి